నేను నా తోటలో నాటడానికి మొక్కలను అనేక ప్రదేశాల నుండి తెచ్చుకుంటాను నాకు సమీపంలో ఉన్న తోటల దుకాణాలు మార్కెట్లు మరియు నర్సరీలు నేను సందర్శిస్తాను నేను ఆన్లైన్ లో కూడా మొక్కలను కొనుగోలు చేస్తాను తోటల దుకాణాలు మొక్కలకు ఉత్తమమైన మార్కెట్లు వారు వివిధ రకాల మొక్కలను మరియు పరికరాలను కలిగి ఉంటారు